మేధోపరమైన సవాలు అంటే మనం మెదడుకు మేత లాంటి పుస్తకాలని ఇప్పుడు చదివాను అప్పట్లో ఒక పుస్తకం పేరు మోదుగుపూలు మోదుగుపూలు అనగా మోదుగుపూలు అనే దానిని బూర్గుల రామకృష్ణారావు రాశారు ఆయన తెలుగు కవి ఆయన రాసిన పుస్తకంలో ఎంతో తెలివి మెదడుకు మేత లాంటి ఎన్నో ఎన్నో మడదుకు మెత లాంటి ఎన్నో సవాళ్ళు ప్రశ్నలు చిక్కు ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు అన్నింటిని విడిచి ఆ యొక్క ఆ యొక్క చివరి యొక్క గమ్యస్థానాన్ని చేరే లోపు చాలా ఇంట చాలా ఇంట్రెస్ట్గా చాలా ఆనందం ఉత్సాహంగా అనిపించింది నాకు మేధోపరమైన మేధోపరమైన పుస్తకాలు అంటే ఈ మధ్య కాలంలో అంతా మొత్తం కాంపిటేటివ్ ప్యాట్రన్లాగా వచ్చింది కాంపిటేటివ్ మీన్స్ అందరు కాంపిటేటివ్ మీన్స్ ఎక్కువ పోటీ పరీక్షలకు జాబ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలకు రాస్తున్నారు వాటిలో ఉండే ఒక అర్థమెటిక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లాంటివి మేధోపరమైన ట్రిక్స్ అండ్ మేధోపరమైన ట్రిక్స్ మరియు మేధోపరమైన మేధోపరమైన మేధోపరమైన ట్రిక్స్ మరియు మేధోపరమైన ఆ యొక్క ప్రశ్నలు చిక్కు ప్రశ్నలు చాలా ఉన్నాయి మే మనకు తెలిసిన కొన్ని సవాళ్ళలో నాకు తెలిసిన కొన్ని సవాళ్ళలో ఒక పుస్తకం అయితే నాకు పెద్ద సవాలుగా మారింది దాన్ని చదవడం చదువుతు ఉంటే ఇంకా ఇంటరెస్ట్గా అనిపించింది ఒక్కొక్క పుస్థకంలో ఒక్కొక్క ఒకొక్క బాగంలో ఒక్కొక్క ట్రిక్క్ చాలా ఆనందంగా మనం మాకు సవాల్ నేను ఇష్టపడిన పుస్తకం తెలుగు పదవ తరగతిలో ఉన్నప్పుడు రామాయణం రామాయణంలో ఒక ఏడు కాండలు ఉన్నాయి ఏడు కాండాలలో ఒక్కొక్క కాండం ఒక్కొక్క ఆ యొక్క మన ఒక్కొక్క మంచి వాక్యాన్ని మనకు నేర్పుతుంది ఫస్ట్ కాండంలో రాముడు సీత యొక్క రాముడు సీత యొక్క రాముని యొక్క జననం రాముడు తన తన యొక్క సహ కుటుంబ విషయాలు ఆ తర్వాత రాముడు ఎలా ఎదిగాడు తర్వాత వాళ్ళ యొక్క జీవనశైలి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాల్యం ఆ తర్వాత రాముని యొక్క గురువు విద్య విద్యాకాలంలో గురువుల దగ్గర ఎలా నేర్చుకున్నాడు ఆయన ఎదిగిన విధానం ఆ తర్వాత తను తన తండ్రి దగ్గరకు పదహారవ సంవత్సరం లో వచ్చాడు పదహారవ సంవత్సరంలో వచ్చినప్పుడు తన తండ్రి యొక్క తన తండ్రి తన గురువుని చా గురువు దగ్గర నేర్చుకోమని చెప్పిన విశేషాలు అన్నీ ఒక్క రాముడు రాముడు యొక్క జీవనశైలిని గురించి నాకు తెలియ చేసింది తర్వాత రామ్ రామ బాలకాండం అయిపోయిన తర్వాత అయోధ్య కాండం బాలకాండ అలా ఏడు కాండ అయోధ్య కాండం సుందరకాండం ఇలా చాలా ఏడు కాండాలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క కాండంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి అయితే రాముడు యొక్క దైర్య సాహసాలను తెలుసుకోవడానికి రాముని యొక్క రామాయణం మన కలియుగ ప్రజలకు తెలియాలని ఆ యొక్క కాలంలో వామన మహర్షి తనను తీసుకుని రావడం తను వచ్చి తను వచ్చి తన పిల్లలను తన రామునిని లక్ష్మణుడిని ఇద్దరిని తీసుకొని ఒక గురు విద్యను ఆ విద్య అభ్యసించడానికి తీసుకు వెళ్లడం వాళ్ళ వాళ్ళ యొక్క విద్యను వాళ్ళ యొక్క విద్యను ఇలా ఒక వాళ్ళు యొక్క విద్యను ఇలా ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడానికి తీసుకు వెళ్లడం అక్కడక్కడ రాముడు లక్షణుడు వెళ్ళడం అక్కడ వాళ్లకు ఎదురైన సాహ సాహసాలు వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన రాక్షస సంహారాలు గురించి చాలా ఇంట్రెస్ట్గా ఆనిపించింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రతి కాండం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ఎంతో ఎంతో మనో ఎంతో సవాళ్ళతో కూడుకున్న విషయాలు రాముని యొక్క విషయాలు చాలా చాలా మధురంగా సవాళ్ళతో కూడుకున్న విషయాలుగా అనిపించింది తర్వాత రాముని యొక్క రాముని సీత యొక్క వివాహము ఆ తర్వాత రాముని సీత యొక్క రాముని సీత యొక్క కలహం రాముని సీత యొక్క కుటుంబంలో జరిగిన ఇబ్బందులు కైకేయి చేసిన గొడవ ఆ తర్వాత రాముని సీత యొక్క లక్షణుని యొక్క వనవాసం తర్వాత వారు వెళ్ళిన తర్వాత రాముని యొక్క శూర్పణఖ యొక్క శూర్పణఖ యొక్క శూర్పణఖ యొక్క ఒక భాగం శూర్పణఖ యొక్క తర్వాత శూర్పణఖ యొక్కరా రా రావణుని యొక్క రావణుడు సీతని తీసుకొనిపోవడం ఆ తర్వాత రాముడు రావణునికి జరిగిన ఇలాంటి చాలా చాలా రకాలుగా ఉన్న చాలా రకాలుగా జరిగిన వాటి అన్ చాలా రకాలుగా వాళ్ళ మధ్య జరిగిన సమాసా సమాసాలయిన సంబంధాలైన చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఆ తర్వాత రామాయణం తర్వాత బాగా నచ్చిన ఆమె అనే బుక్కు ఆమె అనే పుస్తకంలో ఒక హిజ్రా హిజ్రా యొక్కజీ జీవనశైలి తను పుట్టినప్పటి నుంచి తన చిని చనిపోయేంతవరకు తన యొక్క జీవిత శైలులు గురించి తన యొక్క జీవితం గురించి ఎంతో మంచిగా రాసినారు రాశారు ఆయన పేరు బద్దెన ఆ బుక్కు రచయిత ఆ ఒక హిజ్రా తన చిన్నప్పటి నుంచి తనకు ఉన్న ఇష్టాలు సుఖాలు కష్టాలు అన్నీ బాధలు అన్నీ ఆ బుక్లో చెప్పింది ఆ బుక్కు చదువుతున్న కొద్ది చాలా బ అనుభవాలు చాలా రకాలుగా ఫీల్ అయ్యాను నేను ఆ యొక్క సవాళ్ళు చాలా తను ఎదుర్కొన్న బాధలు తన యొక్క అన్నీ చాలా ఆనందంగా అనిపించాయి నాకు తర్వాత తను చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క తండ్రి తల తల్లిదండ్రుల నుంచి తన యొక్క బాధలైన తన ఇంట్లో నుంచి తరిమేయడం తర్వాత తను బయటకి వెళ్లి తను వేరే ఊరికి వెళ్ళి తన లాంటి వాళ్ళ దగ్గరకి వెళ్ళడం అక్కడ ఇబ్బందులు పడటం అక్కడి నుంచి తన పై పై పై తరగతుల నుంచి ఉండే వాళ్ళతో ఇబ్బంది పడడం వాళ్ళ నుంచి హింసలు చాలా రకాలుగా తాను ఎంత అనుభ మనోభావం చెందాడు ఆయన వాటి అన్నింటి గురించి చాలా అందంగా చెప్పారు ఆ పుస్తకంలో ఆ పుస్తకం కూడా చాలా మంచిగా అనిపించింది ఆమె అనే పుస్తకం ఆ తర్వాత నాకు మంచినా మంచిగా నచ్చిన పుస్తకం మోదుగుపూలు మోదుగుపూలు అనగా మనం హోలీ అప్పుడు ఆడుతు మనం హోలీ అప్పుడు నీళ్లలో కలుపుకొనే తా జ నీళ్లలో కలుపుని హోలీ ఆడడానికి యూస్ చేసాం పూలు మోదుగుపూలు లాంటివి వాటి యొక్క రంగు ఎన్ని వారాలు అయిన అలానే ఉంటుంది అలాగే మోదుగుపూలు రంగు కూడా మనం మోదుగుపూలుతో పోల్చాడు హోలీ ఆడేటప్పుడు నీళ్ళలో కలిపే పూలను మోదుగుపూలు అంటారు అలాగే ఆ కవి కూడా ఆ పూల యొక్క రంగు ఎంత శాశ్వతంగా ఉంటుందో మన యొక్క ప్రేమ ఆప్యాయ ఆప్యాయత అనురాగాలు మన యొక్క బంధాలు కూడా అంతే శాశ్వత శాశ్వతంగా ఉండాలని ఆ యొక్క కవి దాని గురించి పోల్చ డం జరిగింది ఆ పాఠంలో ఉన్న మోదుగుపూలు అనే పాఠం కూడా చాలా అందంగా మంచిగా అనిపించింది నాకు ఈ విధంగా ఒక్కొక్క కవి ఒక్కొక్క జీవనశైలి గురించి ఒక్కొక్క భావం గురించి ఒక్కొక్క ఆ పర్యటన ఒక పర్యటన ఒకొక్క కవి పర్యటన జీవితాల గురించి ఎడ్యుకేషన్ గురించి కొంతమంది ఒక్కొక్క జీవితభావాల గురించి చాలా రకాలుగా భలే వర్ణిస్తుంటారు పుస్తకాలలో వాటి అన్నింటిని చూసి చాలా ఆనందంగా అనిపించింది నాకు కొన్ని పుస్తకాలు చదువుతున్న కొద్దిగా చదవాలని అనిపించింది కొన్ని కాంపిటేటివ్ కొన్ని కాంపిటేటివ్ బుక్స్లలో కొన్ని మ్యా గణిత శాస్త్ర ప్రా గణిస గణిత శాస్త్ర సమాధానాలు ప్రశ్నలు చాలా తెలివితో కూడుకున్నవి వాటిని వాట వాటిని చిక్కు ప్రశ్నలను విధించిన చిక్కు ప్రశ్నలను విధించడానికి చాలా టైమ్ పట్టేది నాకు ఆ యొక్క సవాళ్ళను అవి చాలా సవాళ్ళతో కూడుకున్న పని ఈ విధంగా ప్రతి పం ప్రతి పం ప్రతి మ మలుపులను చాలా రకాలుగా ఆనందం చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కోని ఎన్ని సమస్యలు వచ్చిన అవి చివరికి గమ్యస్థానాన్ని చేరుకోవాలి ఇలా వివిధ రకాలుగా సవాళ్లతో కూడిన పుస్తకాన్ని నేను చదవడం జరిగింది ఆ పుస్తకాలలో నా స్నేహితులను కుటుంబ నా స్నేహితులతో చాలా సార్లు చర్చించడం జరిగింది నా యొక్క పాట నా యొక్క స్నేహితులతో నేను కొన్ని సమాధానాలు కూడా పరిష్కరించడం జరిగింది ఈ విధంగా ఈ పుస్తకం అనేది చాలా ఆనందంగా చాలా ఆశ్చర్యంగా చాలా ఎన్నో రకాల అనుభవాలను ఈ మూడు పుస్తకాలు నాకు అనుభవాలను నాకు ఇచ్చాయని నేను కోరుకుంటున్నాను